చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కడ కోచింగ్ బెస్ట్ దొరుకుతుంది ఎక్కడ ఎవరు ఎట్ల ఇస్తారు ఇలాంటివి చాలా మందికి తెలియవు ఎందుకంటే ఎవరూ ఇప్పుడు అంత కోచింగ్ ఫీల్డ్లో కానీ అట్లా కంటాక్ట్స్ పెట్టుకోరు కదా కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను ఏది ది బెస్ట్ కంపెనీ ఏ గేమ్కి కబడ్డీకి ఇది ఖోఖోకి ఇది ఈ ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ట్రైనింగ్ దొరుకుతతుంది మనకి ఈ ఎకాడమీలో బెస్ట్ క్రికెట్ నాలెడ్జ్ ఉంటటుంది మంచిగా వాళ్ళు ఆడిపస్తారు అట్లా తెలిసిన తర్వాత నేను అక్కడికి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళను కూడా నాతో పాటు తీసుకు వెళ్ళి చెప్తా అనమాట అంటే ఎట్లున్నది దీని ఫీజ్ ఎంత ఫుడ్ ఎట్లుంటుంది ఏ టైం నుంచి ఏ టైం దాకా ట్రైనింగ్ ఉంటుంది క్లాసెస్ ఎట్లా చెప్తారు ఏ ఏది ఎట్లా ఆడాలి ఏ టైంలో ఏం డెసిషన్ ఇట్లా అన్నీ తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాత మరి ఫీజ్ ఎంత దాని తర్వాత ఎకోమొడేషన్ ఎట్లుంటుంది హాస్టల్ ఏ టైంకి లేపుతారు ఏ టైంకి పడుకోపెడతారు డైట్ ఏంటిది వీళ్ళు మెయిన్టెయిన్ చేసేది సెలెక్షన్స్ ఎట్లుంటాయి వీళ్ళు ఆడే విధానానికి వీళ్ళని ఏ అంటే ఏ ప్లెయర్ ఏ టైంలో ఆడతాడు ఇవన్నీ తెలుసుకున్న తరువాత నేను ఏం చేస్తా అంటే నా స్నేహితుడు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఇది ఇష్టమా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతావా లేదా ఇంకో ఇన్స్టిట్యూట్ మాట్లాడదామా అని వాళ్ళ అంగీకారం తీసుకుని మరి అక్కడ జాయిన్ అవ్వడమా లేదా వేరే కాడనా అనేది తన డెసిషన్కే వదిలేస్తా ఒకవేళ తను అదే అందులోనే జాయిన్ అయిదాం అని అన్నాడంటే అక్కడే జాయిన్ చెయ్యిపిచ్చి లేదు ఇంకొక దగ్గర అంటే అక్కడ కాకపోతే ఏంటంటే డైట్ గేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి దాని తర్వాత టైమింగ్స్ బాగుండాలి ఎందుకంటే ఒక టైమింగ్ అలవాటు పడితేనే వాళ్ళు శ్రద్ధగా దాని మీద ఫోకస్ చేసి మంచిగా ట్రయిన్ అయితారు